ఎక్కువమందికి వండాల్సి వచ్చినప్పుడు నా అనుభవం ఎలా ఉందంటే నాతోపాటు మా తమ్ముడు కూడా సహాయం చేశాడు అలా అంతమంది వచ్చినప్పుడు ఒకసారి మా ఇంట్లో చిన్న సమావేశం జరిగింది మా కుటుంబ సభ్యులతో వా అప్పుడు మా ఇంట్లో ఉండవలసి వచ్చింది ఒక పదిమంది వరకు అంతమందికి ఒకేసారి వండాలంటే మేము ముందుగా కిచిడీ అనేది వేసాము అంటే పెసరపప్పు బియ్యం కలిపి కుక్కర్లో పెడితే అది త్వర త్వరగా అయిపోతుంది కాబట్టి నేను దాన్ని ఎంచుకున్నాను పెసరపప్పు అలాగే బియ్యం రెండింటిని కడిగి వార్చి నీటిని వచ్చిన తీసుకున్నార బియ్యము అలాగే పప్పు కలిపిన దాన్ని కుక్కర్లో పెట్టి ఒక నాలుగు విజిల్స్ వచ్చేవరకు వేసిన తర్వాత కిచిడి అనేది తయారవుతుంది దాంట్లో మనం కొత్తిమీర అల్లము ఇలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు టమాటాలు ఇలాంటివన్నీ వేసి ఇంకా దానికి నంచుకొనుటకి అంటే కూరగా నేను ఏమి చేశానంటే ఇది ఉంటుంది అండ్ కొత్తిమీర పచ్చడని లేకపోతే బంగాళదుంప కర్రీ అని నేనైతే బంగాళదుంప కూరని తయారు చేశాను మసాలాలు వేసి బంగాళదుంపలు కొంచెం పెద్ద పెద్దగా కట్ పెద్ద పెద్దగా కోసి అంటే త్వర త్వరగా అవ్వాలని ఉద్దేశంతో బంగాళదుంపలను పెద్దపెద్దగా కట్ చేసేసి టమాట ఒక టమాట ఉల్లిపాయిలు రెండు ఇలా వేసేసి ఒక పదిమందికి సరిపడా మూడు నాలుగు ఉల్లిపాయలు రెండు టమాటాలు అలాగే ఒక అరకేజీ బంగాళ దుంపలను తీసుకొని త్వర త్వరగా వేసేసి బంగాళదుంప కూరని మసాలాతో తయారుచేసి మా వచ్చిన అతిథులకు లేకపోతే వచ్చిన వారందరికీ వండి పెట్టడం జరిగింది